నేను ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు డబ్బులు కట్టినబడిలల్లో చదువుకున్నాను ఆరవ తరగతి నుండి ఇప్పటి వరకు తెలంగాణా ప్రభుత్వంలో చదువుతున్నాను ఒకప్పుడు తెలంగాణా విద్యాలల్లో ఎలాంటి సౌకర్యాలు లేకుండేవి తెలుగు మీడియాలే ఉండేవి ఇంగ్లిష్ మీడియాలు లేకుండేవి ఇప్పుడు అన్నిటికీ అన్నీ అన్నీ సౌకర్యాలు అందిస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వము తెలంగాణా ప్రభుత్వంలో అన్ని బడిలల్లో ఇంగ్లిష్ మీడియం పెట్టారు గురువులని పెంచారు పీటీలు ఆటలు కరాటీలు ఇంకా అనేక సా సౌకర్యాలను అందించారు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణా విద్య బీసీ హాస్టళ్ళను పెట్టారు భోజనాలు బుక్కులు బెడ్డులు పిల్లలకి కావాల్సిన అన్నీ అందిస్తున్నారు చదువులు కూడా బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు బడిలో హాస్టళ్ళు పెట్టారు అలాగే ఫ్యానులు లైటులు బెంచీలు అన్నీ ఏర్పాటు చేశారు తెలంగాణా ప్రభుత్వము చాలా బాగా అయ్యింది